నమస్కారం సార్ ఏం కావాలి సార్ దగ్గర మెనూ కార్డ్లో చూసినట్లయితే మొగులాయి బిర్యానీ లక్నో బిర్యానీ హైదరాబాదీ బిర్యాని తందూరీ బిర్యానీ దిల్ కుష్ బిర్యానీ ఇటువంటివెన్నో రకాలవి ఉంటాయి సార్ స్టాటర్స్ స్టాటర్స్లో మీకు డ్రాగన్ చికెన్ అండ్ స్పైసీ చికెన్ అండ్ కబాబ్ చికెన్ వీటిలో డ్రాగన్ చికెన్ తెమ్మంటారా సార్ ఓకే సార్ ఓకే మొగ్ మొగలాయి బిర్యానీ ఓకే సార్ ఓకే సార్ సార్ మా రెస్టారెంట్ వచ్చేసి ఇక్కడ ఫేమస్ దిల్ కుష్ బిర్యానీ సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ అంతేనా సార్ ఇంకేమైనా కావాలా సార్ ఓకే సార్